ఎప్పుడైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నేను చాలా ఆలోచించి అన్ని కోణాలను పరిశీలించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆ అనుభవం నా జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపించింది కొన్ని సందర్భాలలో అవి నాకు బలమైన పాఠాలను నేర్పించాయి దానివల్ల నేను మరింత జాగ్రత్తగా సమర్థంగా నిర్ణయాలు తీసుకునేలాగ మారాను చిత్రాలను గీయడం అంటే ఒక భావ ప్రకటన నేను ఎలాంటి చిత్రాలను గీయాలి అనుకుంటున్నాను అనేది నా అను మనోభావాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ప్రకృతి దృశ్యాలు మరికొన్నిసార్లు మనుషులు భావోద్వేగాలు చిత్రంగా మార్చాలి అని అనిపిస్తుంది మీరు కూడా మీ అనుభవాన్ని పంచుకోండి